చెప్పండి ఎవరికి కావాలి ఎవరండీ మీరు రండి చెప్పండి ఏంటండీ ఇలా వచ్చారు మరి ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయండి నాలురోలైనా మరి ఎగ్జామ్ దగ్గరికొచ్చేశాక మరిప్పుడు చదివించే టైం అండి కరెక్ట్గా ఏవి అవసరమో అవ్వే చదివిస్తారండి ఇప్పుడు

ఊరెళ్ళిపోవడానికి మీరు ట్యూషన్ చెప్తారండి నెల అంతలో మీరు నెలలో ఎప్పుడు పెట్టుకున్న పర్వాలేదు కానీ ఎగ్జామ్ పరీక్షలు దగ్గరికి వచ్చాయి కదండీ నేను అనేది అది పరీక్షలు దగ్గరికొచ్చాక టీచర్లు గట్రా వీళ్ళందరూ ఏమి చదవాలో అవన్నీ చెప్పి దగ్గరుండి చదివిస్తారు మీ అబ్బాయి ఏమో ఎంత బాగా చదివినా ఏమి మేము ఏమి చదవాలో మేము చెప్పకపోతే మీకు ఎలా తెలుస్తుందండి ఏమొస్తాయి అవి మేము చెప్తే మీవాడు చదివితే చదవగ చదవగలడు కాని మీకు మీరు చదివించుకోలేరు కదండీ మరి ఒకవేళ మీ అబ్బాయి కానీ ఏమైనా ఫెయిల్ అయినా ఏమైనా కాని మరి మాకు సంబంధం లేదండి మరి లేదండి మామూలుగా అయితే అసలు ఎందుకంటే మామూలుగా అయితే అసలు మామూలుగా అయితే అసలు ఎవరిని కూడా మేము అలాగా పంపమండి అసలు లీవ్ ఇవ్వము ఎవరికి ఎందుకంటే అసలు ఎగ్జామ్ టైంలో లీవ్లు ఇవ్వకూడదు పిల్లలకు కానీ టీచర్లకు కానీ ఎవరికీ లీవ్లు ఇవ్వద్దంటున్నారు మీరు ఫ్యామిలీ అంతా మీ ఫ్యామిలీ అంతా వెళ్ళినా ఎవరంతా వెళ్ళినా మరి మాకు మీ అబ్బాయి అయితే కాలేజ్ మానేసేదైతే మీ అబ్బాయే కదండీ మీ మీ అబ్బాయి కాలేజ్ మానేస్తే మీ ఫ్యామిలీ అంతా వెళ్ళినా ఒకటే మీరు ఒక్కరే మీ అబ్బాయి మీరు వెళ్ళినా ఒకటే చూడండి మరి మీ అబ్బాయి కూడా బాగా మీ అబ్బాయి కాని ఫెయిల్ అయితే మరి తరువాత తరగతికి పంపరు మరి సరే అండి అయితే తీసుకోండి ఇక్కడా స్కూల్లోనే లైబ్రరీ సార్ అని ఒక అతను ఉంటాడండి అతని దగ్గరికి వెళ్ళి ఇలాగా లెటర్ రాసేసి వెళ్ళండి లెటర్ రాసి ఇచ్చేసి వెళ్ళండి సరే అండి